పదవీ విరమణ పొదుపు ఎంపికలను అన్వేషించాలనుకుంటున్నాను పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ను నేను ఏ విధంగా పొదుపు చేసుకోవాలో దాని గురించి మా కుటుంబ సభ్యులతో చర్చించి దేనికి ఎంత వాడుకోవాలో పిల్లల స్టడీస్కి ఎంత వాడుకోవాలో కుటుంబంకి ఎంత ఖర్చులు మందుల ఖర్చలు ట్యాబ్లెట్స్ ఖర్చులు ఇంకా ఫ్యూచర్లో పిల్లల పెళ్ళిళ గురించి దాని గురించి మొత్తం నేను ఎంత పొదుపు చెయ్యాలో ముందుగానే మా ఫ్యామిలీ మెంబెర్స్తో డిసైడ్ అయ డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకుంటున్నాము ఇంకా వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి పదవి విరమణ చేసిన తర్వాత మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మా పిల్ల మా పిల్లల వల్ల కావచ్చు ఏలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము ముందుగానే పొదుపు మా పేరిట చేసుకోవాలనుకుంటున్నాము